అవును నాకు అందరితో కలిసి భోజనం చేయడం చాలా ఇష్టం ఎందుకనగా నా స్నేహితులు మరియు నా కుటుంబ సభ్యులుతో ఎంజాయ్ చేస్తూ భోజనం చేస్తాను అలాగే నేను లంచ్కి డిన్నర్కి ఆహ్వానించే సందర్భాలు ఏమి అనగా నా ఇంట్లో పండుగలు లాంటివి జరిగినట్లు అయితే ముఖ్యంగా సంక్రాంతి పండగ మరియు తిరువల శనివారాలు వినాయక చవితి లాంటి పెద్ద పండుగలు అలాగే దీపావళి లాంటి పండుగలు జరిగినట్లు అయితే మా ఇంటికి నా స్నేహితులని మరియు కుటుంబ సభ్యులను నేను భోజనంకి పిలుస్తాను ఉదాహరణకు ఏమి అనగా పెళ్ళి లాంటి భోజనం దావత్ క్రిస్మస్ డిన్నర్ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలు మొదలైన వాటిల్లో కూడా లంచ్కి డిన్నర్కి ఆహ్వానించే సందర్భాలు ఉన్నాయి అందరితో కలిసి భోజనం చేయడంలో ఉండే ఆనందం ఇంకా దేనిలో లేదు ఎందుకు అన్నట్లయితే అందరితో కలిసి భోజనం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది కావున ఎంజాయ్ చేస్తాను లంచ్కి డిన్నర్కి ఆహ్వానించే సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా పండుగలప్పుడు లంచ్కి డిన్నర్కి ఆహ్వానిస్తాము